నేను రాజమండ్రిలో ఒకసారి ప్రయాణం చేస్తూ అక్కడ రాజమండ్రిలో హోటల్కి వెళ్ళాను అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది ఆహారం చాలా బాగుంటుంది చాలా శుభ్రంగా చేస్తారని తెలిసి నేను ఆ హోటల్కి వెళ్ళటం జరిగింది చాలా శుభ్రంగా పరిశుభ్రంగా ఉంది ఆ హోటల్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఆ రిసీవింగు వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు సర్వర్లు అయితే నేను వెళ్ళగానే కొంచెం చల్లని నీటిలతో ముఖం కడుక్కొని వెళ్ళాను హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళాను వెళ్తే కూర్చున్నాను ఏమి కావాలి మేడం అనేసి వాళ్ళు ఒక లిస్టు ఇచ్చారు నేనైతే ఫుడ్ అదే ఆహారం ఆర్డర్ చేశాను అందులో అయితే రకరకాల వంటకాలు వేశారు వంటకాలు అయితే ఒకటి ఒకటి టేస్ట్ చూస్తూ దేనికి అదే నేను సపరేట్గా రుచి చూడడం జరిగింది దానికి అందులోనూ ఒక చక్కెర పొంగల్ కూడా ఇచ్చారు వాళ్ళు వాళ్ళ ఐటమ్స్ను బట్టి ఆ చక్కెర పొంగలి కొంచెం ఎక్కువ కలవటం జరిగింది ఆ చక్కెర అయితే నాకైతే తీపి ఎక్కువగానే అనిపించింది నాకు తినటానికి అయితే చాలా చాలా చాలా టేస్టీగా ఉంది చాలా హెల్దీ ఫుడ్ గానే ఉంది కానీ నాకు కొంచెం పంచదార తగ్గిస్తే బాగుండేమో అనిపించింది నాకు అదే సేమ్యా కూడా యాడ్ చేశారు వాళ్ల వంటకాల్లో ఆ సేమియాలో కూడా అలాగే అదే ఎక్కువ పరిమాణంలోను పంచదార ఎక్కువ అవటం జరిగింది అలాగే నాకు బిర్యానీ ఆర్డర్ చేశాను బిర్యానీలో కూడా కొంచెం ఉప్పు ఎక్కువైంది అలాగే ఘాటుగా ఉంది అంటే కారం మసాలాలు ఎక్కువైంది కాబట్టి నేను ప్రతీది ప్రతీది ఏది దేని టేస్ట్ అదే నేను చూసుకుంటూ తిన్నాను అన్ని అయితే సూపర్గా ఉన్నాయి చాలా చాలా రుచిగా ఉన్నాయి కానీ నేను కారం తగ్గించమని ఉప్పు తగ్గించమని వాళ్ళకు రిక్వెస్ట్ చేశాను ఒక ఆర్డర్ పెట్టాను అలాగే పంచదార కూడా తగ్గిస్తే చాలా చాలా బాగుంటుంది అండి ఏంటంటే ప్రతి ఒక్కరు ఆహారం తింటారు ఆరోగ్యమైన ఆహారం తినాలని అనుకుంటారు కాబట్టి అందరికీ ఇప్పుడు షుగర్ పేషెంట్లు ఎక్కువ ఉన్నారు అలాగే బిపి ఇలాగా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఇవి తగ్గిస్తే మీకు ఈ హోటల్కి ఎక్కువ మంది కస్టమర్స్ కూడ వస్తారు చక్కగా హెల్తీ ఫుడ్ అందిస్తున్నారని మీకు మంచి పేరు కూడా వస్తుంది మీకు ఇంకా రాజమండ్రి ఎప్పుడు వచ్చినా మీ హోటల్కి రావాలని మమ్మల్ని అట్రాక్ట్ చేయ్యాలంటే నా యొక్క చిన్న సూచన్ని మీరు ఒక సలహాని ఈ యొక్క రిక్వెస్ట్ని మీరు స్వీకరిస్తారని నేను కోరుకుంటున్నానండి